మేము వంకాయ మొక్కలు బెండకాయ మొక్కలు టమాట మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు ప్రతి ఒక మొక్కను పెంచుతాము తీగలు ఉంటాయి కాకర తీగలు ఆనగ కాయ తీగలు బీరతీగలు బీరతీగలు తీగలు అంటే కింద ప్రాకుతాయి కాబట్టి మేము కట్టెలు నాటి పెద్ద పందిరి లాగా వేసి పందిరికి తీగలు ఎక్కించే వాళ్ళం ఆ మొక్కలకు మొక్కలకు పంట బాగా రావాలంటే నీట్గా ఉండి అలములు తీస్తాము కాబట్టి పంట బాగా వస్తుంది దానికి పొద్దున్నే పోయి సాయంత్రం దాకా అలము తీసుకుంటూ నీట్గా ఉంచుకుంటూ అలా ఉంచే వాళ్ళము చెట్ల చెట్లను అప్పుడు మంచిగా వచ్చేది పంట పంట ఎంత మంచిగ వస్తే అంత లాభం కూడా వస్తుంది అని దానికి ఎక్కువ చేత అంటే మందులు తెచ్చి వేయడము అలాంటివి బాగా వేసాను అప్పట్లో మాకు రెండు ఎకరాలకు తీగ ఉండేది అంటే పందిరి వేసి తీగ పెంచే వాళ్ళము ఆ పందిరికి మొత్తం కాకరవి అర ఎకరము వంకాయ అర ఎకరము మిర్చి ఆర ఎకరము అలా ప్రతి ఒక్కటి మొక్కలు తీగ మొక్కలు అలాంటివన్నీ పెట్టే వాళ్ళము వాటికి అలములు తీసి నీట్గా ఒక్కొక్కటి తీగలగా పందిరికి ఎక్కిస్తే పందిరి మొత్తం ఉండి ఆ పందిరికి మొత్తం కాయలు కాసేవి ఆ కాయలు మేము కూడా వండుకునే వాళ్ళం మార్కెట్కు మార్నింగ్ ఎనిమిది లోపుల తొమ్మిది లోపల వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే ఫైవ్ ఐదు గంటలకి అలా లేచి ఇంట్లో కూడా వంట చేసి వెళ్ళి కూరగాయలు తెంపి ఏడింటి లోపల బండి మీద వేసి పంపిస్తే అవి మార్కెట్కు తొమ్మిదింటి లోపల పోయేవి అవన్నీ కలిసి పైసలు వచ్చేవి అమ్మితే మాకు అట్లా అని తీగలు తీగ మొక్కలు బాగా చూసుకునే వాళ్ళము మేము ఎప్పటికప్పుడు అలములు తీసుకుంటూ అని ఊరికే పొలం దగ్గరే ఉండే వాళ్ళము మొక్కలకి ఎక్కువ మందులు వేసి నీట్గా ఉంచి అలా పెడితే ఇంకా మంచిగా పంట వస్తుంది పంటతో ఎక్కువ లాభం వస్తుందని ప్రతి రోజు అలము తీసుకుంటూ ఉండేది అసలు అలమే రానీయకపోయే వాళ్ళము నీట్గా ఉంచేవాళ్ళము ఇక మొత్తం ఇంట్లో అందరము కలిసి బావి కాడనే ఉండే వాళ్ళము మేము మొక్కలు ఎలా అంటే మొత్తం పురుగు కూడా రావొద్దని ఎప్పుడు మందు కొట్టేవాడు డాడీ వారం వారానికి మందు కొట్టే వాళ్ళము మందులు వేసేవాళ్ళము అందుకే నీట్గా ఉంటాయి బావికాడ పొలంలోని మొక్కలు తీగలకి ఆంటే ఎక్కువ పురుగు పడుతుంది కాబట్టి మూడు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి మందు కొట్టేసి మందు కొడతాడు మా డాడీ ఎక్కువ లాభం వస్తుంది కూరగాయల మొక్కలు ఉంటే దానికోసం ఎక్కువ కూరగాయల మొక్కలే పెడతాము తీగ మొక్కలు పెంచుతాము తీగ మొక్కలు ఎలా అంటే కొంచెం తీగ కొనకు ఏదైనా టచ్ అయినా కూడా తీగ చనిపోతుంది కాబట్టి ఏమీ ఆనకుండా మంచిగా ఉంచేవాళ్ళము తీగ మొక్కలను ఆ మొక్కల గురించి ఎలా చెప్పాలంటే మొత్తము ఆ మొక్కలకు కొంచెం ఏదైనా డామేజ్ అయినా ఏదైనా పురుగు పట్టినా చనిపోతాయి అందుకే అసలు ఏం కానీయకుండా రోజంతా పొలం దగ్గరనే ఉంటాము హే గిట్ల కొంచెం పురుగు పట్టినా కూడా మందు తెచ్చుకుంటాడు మా డాడీ మేము అందరము బావి దగ్గరనే ఉండే వాళ్ళము మార్నింగ్ వన్ నెల నెలకు అలా పంట మారిపోయి అంటే ఒక్కోసారి మిర్చి వేసేది తరువాత వంకాయ వేయడము తరువాత బెండాస్ బెండ వేయడము బెండకి ఇంకా ఎక్కువ పురుగులు పడతాయి అందుకని ఒక్క నెలనే ఉంచుతారు బెండని అదే తమాటా అయితే ఎక్కువ లాభం వస్తుంది రేట్ ఎక్కువ రేటు ఉంటే ఆ రేటు ఇప్పుడు ఈ టమాటకి ఎక్కువ రేటు ఉంది కాబట్టి ఎక్కువ మేము టమాటా వేస్తాము మా పొలంలో అయితే తీగలంటే ఇక కాకర బెం బీరా ఆనగా కాయ అలా అలాంటి మొక్కలు పెంచుతాము అవి మేము మేము కూడా వండుకుంటాము మార్కెట్కు పంపించగా మేము కూడా మిగిలినవి అంటే పురుగు పట్టినవి ఏవో కొన్ని ఉంటాయి కదా అవి తెచ్చుకుని వండుకుంటాము ఒకవేళ రుచి బాగాలేదు అంటే కొంతమంది వట్టి ముక్కలు వేసి కూడా వండు వండుకుంటారు అలా మేము కూడా వండేది అలా వండే వాళ్ళము ఏవీ కొనుక్కొచ్చుకోకుండా ఇక మార్కెట్కి దింపినప్పుడే కొన్నింటిని ఇంట్లో మట్టుకు అని తీస్తాము ఇంటి ముందరి వాళ్ళకి ఇంటి ప్రక్క వాళ్ళకి ఎవరికో ఒకరికి అడగగానే ఇస్తాము ఎవరు చూడు మీరు మొక్కలు బాగా పెంచుతారు కదా మీ దగ్గర మంచిగా ఉంటాయి కదా కూరగాయలు అంటారు ఎందుకంటే నాచురల్గా పండిస్తారు కదా ఎక్కువ మన దగ్గర పండిన పంట కంటే బయట పంట వేస్ట్ కదా ఎందుకంటే ఏంటేంటివో వేసి పెంచుతారు అవి అదే మన దగ్గర పండితే మనమే చూస్తాము కదా అందుకే మా దగ్గర కొంటుంటారు ఎక్కువ కానీ మొక్కలు పెంచడం ద్వారా చాలా లాభం ఉంటాయి మొక్కలంటే ప్రతి ఒకటి పూల మొక్క కూడా కావచ్చు ఇంటి దగ్గరైతే ఇంటి చుట్టు పూల మొక్కలు లాంటివి అలాంటివి పెంచుతాము ఇంటి చుట్టూ ఏదో ఒక చెట్టు ఒక షోకు ఒక చెట్టని ఇటు మూలకి ఇంకొక చెట్టు అని అలా ప్రతి ఒక్క చెట్టు ఇంటి దగ్గర మొక్కలు పెడతాము మనము ఆ మొక్కలు పెంచి పెద్దగ అయ్యేదాకా మనం చూస్తాము ఆ మొక్కలు ఎలా అంటే కొన్ని షోకు పెడతారు అంటే ఇల్లు పెద్దగా ఉంది అనుకో ఇంటి ముందర బాగుండాలి ఫ్లవర్స్ కూడా ఉండాలని పూల మొక్కలు లాంటివి కూడా పెడతాము మనం ఇంటి ముందర తీగలంటే ఆ పొలాల్లోనే పెట్టుకుంటాము మనము ఎలా అంటే తీగలు అంటే వైర్ తీగ తీగలు అంటే ఎక్కువ లాభం వస్తాయి ఇంకా నాచురల్గా ఉంటాయి అని తీగ మొక్కలు ఎక్కువ విలేజ్లల్లో అయితే కాకరకాయ బీరకాయ ఆనగకాయ అలాంటివే పండిస్తారు కాకపోతే ఎక్కువ శాతం ఎవరూ కొనరు కాకుంటే మనము మన చేతుల మీద పెంచుతాము కాబట్టి ఎక్కువ శాతం విలేజ్లలో అయితే మన దగ్గరికే వచ్చి కొంటారు ఇక మిగతా దగ్గర మార్కెట్లలో అంటే మందులు ఉన్నాయి హైబ్రిడ్ కాబట్టి అవి ఎక్కువగా కొనరు తీగ తీగల చెట్లు అంటే కాకరకాయ బీరకాయనే మేము బీర తోట రెండు ఎకరాలు అంతా వేసాము పొద్దునే వెళ్ళి ఆరు గంటలలోపే తెంపి మార్కెట్కి వేసే వాళ్ళము మా డాడీ తీసుకెళ్ళేవాడు మార్కెట్కు సాయంత్రం ఐదు కాగానే వచ్చే వాళ్ళము అలా బీర తోట రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి అవి రెండు రోజులలోపే పెరుగుతాయి పెద్దగా అవుతాయి చిన్నవి కూడా అలా తీగలు అయితే అవే ఉండేవి మా దగ్గర ఇక మొక్కలంటే పచ్చిమిర్చి అన్నాను కదా ఇందాక కూడా వంకాయ అన్నాను టమాట అన్నాను అవి పొలంలో వేస్తాము డైలీ డైలీ అలము తీస్తూనే ఉంటాము పోయి అయితే ఒకవేళ మాకు చేతకాకుండా ఉన్నది అనుకో కూలి వాళ్ళని పిలుస్తాము వాళ్ళు తీస్తారు వాళ్ళకి పైసలు ఇవ్వవలసి వస్తుంది అట్లా అని ఎందుకని మనమే తీసుకుందామని మేము ఇంట్లో వాళ్ళమే వెళతాము మళ్ళీ ఇంటి దగ్గర పూల మొక్కలు అంటే షో గురించే పెట్టుకుంటాము పెద్ద పెద్దవి కూడా మనం పెట్టనే పెట్టము జస్ట్ ఇంటి చుట్టూ బాగా కనిపించాలని పెడుతూ ఉంటాము అవి ఎలా అంటే ఒక చెట్టు పెట్టాము అనుకో దాన్ని బాగా పెడితే మన ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇంకా కొంతమంది తీసుకొని పోతారు వాళ్ళు మొక్కలు పెడతారు మెయిన్ నేనైతే ఎక్కువ ఇంట్లో కనకంబరాలు పెద్ద షో ఫ్లవర్స్ వై తెల్ల పూలు ఉన్నవి టేక్ గులాబీ అని అలాంటి మొక్కలు పెడతాను ఇంకా పొలం దగ్గర అయితే కూరగాయాలే పెడతారు షోకైతే ఏమీ పెట్టరు ఇంటి దగ్గర అయితే పక్కా ఖచ్చితంగా పూల మొక్కలైతే నాకు బాగా ఇష్టం కాబట్టి ఎక్కువ పూల మొక్కలు వేసేదాన్ని లేకుంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగీ మరి తెచ్చి పెట్టేదాన్ని మా ఇంటి దగ్గర అయితే ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉంటాయి ఏమైనా ప్లేస్ ఎక్కువ ఉందనుకో కూరగాయలు పెట్టేదాన్ని మా ఇంట్లో మొత్తం ఇంటి వెనక ఎర్ర మట్టితో అంతా చేసి కనకంబరాలు ప్రతి ఒక్కటీ ఇలా ఇలా పెడితే పెద్దగా ఇంత వెడల్పు కనకాంబరాలు ఉంటాయి ఎవరికి పూలు కావాలన్నా మా ఇంటికే వచ్చి తెంపుకొని పోయేవారు పూలు అడిగేది ఎందుకంటే ఎక్కువ మా ఇంటికాడనే ఉంటుంది కేవలం పూల కోసమే నేను అంత పెద్దగా గార్డెన్ లాగా చేసుకొని కనకాంబరాల చెట్లు పెట్టాను ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎవరైనా వెళ్ళాలన్నా పూల మొ పూల కోసం మా ఇంటికి వస్తారు ఇక కూరగాయలు అంటే అవి నార్మల్గా మేము మార్కెట్కి వేసుకొని వెళతాము ఇంటి దగ్గర ఎవరికీ అమ్మము ఎవరో ఒకరు మేము అంటే వీళ్ళు చేత మంచిగా చేస్తారు నీట్గా ఉంటుంది వీళ్ళది అని మా దగ్గరకి వస్తారు అంతే మేము అయితే ఎక్కువ శాతం కూరగాయలు పొలం దగ్గరే ఇంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా పూల మొక్కలైతే ఉండేవి మా ఇల్లు చూడడానికి ఎక్కువ పూలతోనే ఉండేది ఎవరు చూడు వీళ్ళ ఇంటి దగ్గర పూల మొక్కలు ఉన్నాయనే అనుకునేవాళ్ళు మా వదినలు వచ్చేవారు పూల కోసము వాళ్ళు వస్తే ఊరికనే కాదు మీరు పూలు తెంపుకున్నట్టు కాదు నీళ్ళు పోయాలి అంటే మేము ఎప్పుడైనా ఊరికి వెళితే చెట్లకు నీళ్ళు పోసేవాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు వాళ్ళు మేము అలా ఇంటిదగ్గర పూల మొక్కలు ఉండేవి నన్ను చూసి ఇంకా ఇంకొకరు పెట్టేది అట్లా మేము మొక్కలు అంటే ఎక్కువ ఇంటి దగ్గర అయితే పూల మొక్కలు బాగా పెట్టేదాన్ని నేను మా వదిన నన్ను చూసి మా వదినలు పెట్టడము వేరే వాళ్ళు పెట్టడము అలా ఇంట్లో మా విలేజ్లో అయితే ఇంటి ముందర ఇంటి వెనక ఇంటి ప్రక్కన వాళ్ళు అందరూ మొక్కలు పెట్టడమే చూసాను నేనైతే ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఊర్లలో అంటే ఎలా ఉంటారు అమ్మ ఆమె చేసింది నేను చెయ్యొద్దా అని నన్ను చూసి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెట్టేవాళ్ళు పొలంలో అంటే ఇక మాక్సిమము వంకాయ ఆలు ఇలా కూరగాయలే ఎక్కువ ఉంటాయి మొక్కలు అంటే పెంచుకున్న మొక్కలు అలాంటివి ఏమైనా ఇంటి దగ్గర అయితే ఏమో పూల మొక్కలు పొలాల దగ్గర అయితేనేమో వండడం వండుకోవడానికి కూరగాయల మొక్కలు అలాంటివి మాత్రమే పెడతారు కాకపోతే కూరగాయలలో తీగ మొక్కల దాంట్లో మాత్రం కాకర కాయనే బెటర్ అనుకుంటాను ఎక్కువ శాతం కాకర కాయ కానీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది దానికి మాత్రము